మా రాష్ట్రంలో విద్యాసంస్థలో తెలుగు భాష ఎలాంటి పాత్రను పోషిస్తూ ఉందంటే మంచి పాత్రను పోషిస్తుంది పిల్లలకు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని టీచర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాగ తెలుగు భాష గొప్పతనాన్ని పిల్లలు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు ఉదాహరణకి తెలుగు యొక్క గొప్పతనాన్ని పాఠ్యభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మాములుగా ముద్రీకరిస్తూ ఉంటాయి తెలుగు యొక్క గొప్పతనం మరి ఈ యొక్క ఒక తెలుగు యొక్క భావనలను వాళ్ళు ఆ బుక్లలో ప్రింట్ చేస్తూ ఉంటారు విద్యార్థులు వీటి ద్వారా చాలానే తెలుసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలకి అయితే కొన్నిరకాల కథల రూపంలో కూడా తెలుగు గొప్పతనాన్ని తెలుగు యొక్క కవుల గురించి మంచిగా వివరిస్తూ ఉంటారు